భారతదేశంలో టాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాషన్ పోకడాలు అన్ని చోట్ల ప్రభావితం చూపించింది నా దుస్తుల శైలి చాలా రకాలుగా ఉంటుంది బాహుబలిలో రాజకుమారుడిలాగా ప్రభాస్ కనిపిస్తాడు ఆ దుస్తులు చాలాగా వైరలు అయ్యాయి అలాగే మన పుష్ప సినిమాలో కూడా మంచి డ్రస్సులు వేసుకుంటూ ఉంటాడు అల్లుఅర్జున్ ఆ యొక్క డ్రస్సులు కూడా చాలా ప్రభావితానికి గురి చేసింది ఆ డ్రస్సులు తయారు చేసే విధానం కూడా చాలా బాగుంటుంది ఆ సినిమాల్లో ఆ డ్రస్సులు వల్ల చాలా చాలా మంచి సన్నివేసాలు కూడా వాళ్ళు చిత్రీకరించారు ఇటువంటి డ్రస్సులు మనకి ఎప్పుడు నచ్చుతూ ఉంటాయి ఇంకా చాలా సినిమాలు చెప్పుకుంటూ పోవచ్చు రంగస్థలంలో ఒక పల్లెటూరులాగ పల్లెటూరు రైతు లాగా కనపడుతుంటారు అల్లుఅర్జును అయన వేసుకొనే లుంగీ మరియు చొక్కా పాల చొక్కా బాగా ప్రచారంగా ఉంది కాబట్టి ఇటువంటి డ్రస్సులు అనేవి ప్రజలను బాగా ప్రభావితం చేస్తాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి డ్రస్సులు టాలీవుడ్ బాలీవుడ్లో బాగా ఎక్కువగా మనం చూడవచ్చు ఇంకా ఫ్యూచర్ సినిమాల్లో కూడా